పర్యాటకులు భారతదేశానికి వచ్చి వాళ్ళు ఏమైన ఒక ఇంపార్టెంట్ ప్రదేశాలు గాని ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ కాని చూడాలి అని అనుకుంటే ఫస్ట్ మన ట్రెడిషనల్ ఏంటో తెలియడానికి గుడులకి తీసుకువె గుడులు అనేది ఒక పెద్ద ల్యాండ్ మార్క్ అనమాట అంటే టెంపుల్స్ అనేవి పెద్ద లోకల్ ల్యాండ్ మార్క్ మన ట్రెడిషనల్ మన భారతదేశానికి తెలియాలి మన ట్రెడిషనల్ అనేది అందరికీ తెలియాలి అని అంటే మన టెంపుల్స్ అనేవి చూపించాలి ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా అప్పట్లో ఆర్కిటెక్స్ ఎలా కట్టేవారు తెలియదు కాని ప్రతిదీ ఎంత డీటెయిల్గా చేసి కట్టేవారు కదండీ అవి ఒకటి వాళ్ళు చూడ్డానికి చాలా అట్ట్రాక్టింగ్గా ఉంటాయి అలాగే ఢిల్లీలో ఇండియా గేట్ ఒకటి చూడొచ్చు మనం అక్కడ తర్వాత ఆగ్రాలో తాజ్ మహల్ లవ్కి సింబల్ అంటారు కదండీ అది సో అదొకటి చూడొచ్చు అలాగే ఇక్కడ గోల్కొండ గోల్కొండ ఫోర్ట్ ఒకటి చార్మినార్ ఒకటి ట్యాంక్ బండ్ ఒకటి హైదరాబాద్లో ఇలా మన ఏపీకి వచ్చేస్తే వైజాగ్లో ఆర్కే బీచ్ సబ్మేరియన్ ఇలాంటివన్నీ చూడచ్చండి ఇంకా ఇలా వచ్చేస్తే కాకినాడ వైపు బీచ్ చూడొచ్చు బీచ్ అనేది ఒక ల్యాండ్ మార్క్ అలాగే ఇలా యానం వెళ్ళే దారిలో మాడ ఫరేస్ట్ అని ఉంటుందండి అది కూడా ఒకటి చూడొచ్చనమాట అది కూడా ఒక పెద్ద ల్యాండ్ మార్క్ అనమాట మనకి ఇండియా అంటే ఒక వేరే దేశం నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళకికైతే అదే మనకి ఇలాంటివన్నీ కొన్ని కొన్నిప్లేసెస్ అనేవి వాళ్ళకి ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ అనమాట